హలో వెంకటరమణ ట్రావెల్సా అండి మరి మేము మా కుటుంబంతో కలిసి ఇలాగా బయటికి వెళ్దాం అనుకుంటున్నాము మంగళగిరి అమరావతి అలా గాంధీ హిల్స్ ఇవన్నీ చూద్దాం అనుకుంటున్నాము మాకు ఒక చిన్న టైపు ట్యాక్సీ కానీ కార్ కానీ కావాలి ఎంత రేటు పడుతుంది ఎంత అవుతుంది మొత్తం అందులో నలుగురు ప్రయాణిస్తే ఎంతవుతది ఆరుగురికి అయితే ఎంతవుతుంది మళ్లీ అక్కడ అన్ని ప్రదేశాలకి తిరిగి రావాలి మళ్లీ అక్కడ ఉండాలి మ్యా మూడు నాలుగు రోజులు ట్రిప్ కావాలి సో ఎంతవుతుందో కొంచెం చెప్పరా దీనికి దానికి పెద్ద దానికైతే ఎంత ట్యా ఎంతా ధర ఉంటుంది చిన్నదానికైతే ఎంత ధర ఉంటుంది మా అడ్రసు ఇక్కడ బిఎస్ఎన్ఎల్ ఆపోజిటు ఓల్డ్ సెవన్ టౌన్ పోలీస్ స్టేషన్ సందు అక్కడికి వస్తే మేము మేం మేము అక్కడికి వస్తాము మీరు కాల్ చేస్తే మేము వస్తాము అక్కడికి